చేత్తో తయారు చేసిన బట్టలకు మార్కెట్లో దొరికే రెడీమేడ్లకు తేడా ఏంటంటే చేత్తో తయారైందంటే మనము దగ్గరుండి కుట్టించుకోవడం చెయ్యడం వల్ల మనకి అది సాటిస్ఫాక్షన్ అంటే మనకి తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది అదే రెడీమేడ్ బట్టలకు తేడా ఏంటంటే రెడీమేడ్ బట్టలు మనకి లూజ్గా ఉండటము లేకపోతే పొట్టిగా కొరుసుగా ఉండటం వల్ల రెడీమేడ్ బట్టలకి మనము కొద్దిగా ఇంట్రెస్ట్ అంతా అస ఇష్టపడరు అంటే మార్కెటూ రెడీమేడ్ బట్టలకి ఉంది అంటే ఇప్పుడు వెళ్ళి మనం అవసరం అనుకో రెడీమేడ్ బట్టలకు వెంటనే ఒక గంటలో వెళ్ళి తెచ్చేసుకుని వేసుకుంటాం దాన్ని మార్చుకుంటాం ఆ దానికి మార్కెట్ ఉంది భారీ మార్కెట్ ఉంది ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే చిన్న పూర్వకాలం నుంచి ఆ చేత్తో రెడ్డి అల్లికకు అల్లికల ద్వారా అల్లికల ద్వారా కుట్టిన బట్టలు మెషిన్ ద్వారా మెషిన్ ద్వారా మనం వాళ్ళ దగ్గరకి వెళ్ళి అల్లికలు కుట్టించుకుంటాం కుట్టించుకుని బట్టలు కుట్టిన బట్టలు కొనడానికి ఇష్టపడతాం అవి ఏంటంటే మనకి ఈ ప్లేస్లో ఈ డిజైన్ పెట్టుకుని ఈ ప్లేస్లో ఇది పెట్టుకుంటాం దానివల్ల మనకి కుట్టించుకుంటాం పొడుగులే పొడుగు మనకి మనకి కరెక్ట్గా మన బాడీకి సరిపోయేలాగా కుట్టిన బట్టలు అయితే మనకి బాగుంటాయి ఇష్టపడతాం దాన్ని బాగుందని చెప్పుకోవడానికి ఇప్పుడు చేత్తో తయారుచేసిన చేత్తో ఇలా మెషిన్ కుట్టడం మెషిన్ కుట్టి మనకు కావాల్సిన విధంగా రెడీ చేసుకుని మనకి ఈ విధంగా ఇవ్వండి ఈ విధంగా అల్లి ఈ విధంగా అల్లండి ఈ ప్లేస్లో ఈ డిజైన్ రావాలి ఇక్కడ నాకు ఇది కావాలని చెప్పి కుట్టిన బట్టలకి మనం చెప్పుకుంటాం అదే రెడీమేడ్ బట్టలకి అయితే ఏదో వచ్చింది దాన్నిమనం తీసుకుని కట్టుకోవాలి అది పొడుగుంటదో పొట్టి ఉంటుందో తెలియదు ఈ బట్టలు అయితే మనకి చేత్తో తయారు చేసిన బట్టలు అయితే మనకి నీట్గా చక్కగా అందంగా ఉంటాయని అందరూ చాలా మంది ఇష్టపడతారు దాని గురించి కుట్టిన బట్టలు అల్లిన బట్టలు వల్ల చాలామంది కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు